మా ప్రాంతం అనేది పట్టణం కాబట్టి మా ప్రాంతంలో వినోద కార్యకలాపాలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి కానీ అయినా కూడా మేము కలిసికట్టుగా ఉంటాము ఇలాంటి పండుగలు ఎలాగంటే వినాయకచవితి దీపావళి పొంగల్ అలాంటివి వచ్చినప్పుడు మేము చాలా బాగా జరుపుకుంటాం ఈ వినాయకచవితి అప్పుడు అందరం మేమందరం కలిసికట్టుగా కలిసి చందా చందా తీసుకుని వినాయకుడి విగ్రహాన్ని పెట్టి దాన్ని రోజు పూజిస్తాం అందరు కలిసి పూజిస్తాం రోజుకు ఒక్కొక్కరు ప్రసాదం చేసి పెట్టడం కానీ ఒక్కొక్కరు దానికి పూజ చేయడం కానీ చేస్తు ఉంటారు నిమజ్జనం రోజు ఉట్టి కొట్టడం కలర్ నీళ్ళను చల్లుకోవడం లాంటి వినోదాలను చేసుకుంటు వినాయకుడి నిమజ్జనం చేస్తాము మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న మిత్రులతో కలిసి క్రికెట్ ఆడటం వాళ్ళతో కలిసి ఫుట్బాల్ ఆడటం బ్యాట్మింటన్ ఆడటం క్యారమ్ బోర్డ్స్ ఆడటం ఇలాంటి వినోదాలను మేము తరచు ఆడుతు ఉంటాము ఎందుకంటే మిత్రులతో గడపడం చాలా బాగుంటుంది మళ్ళీ మా ఫోన్స్ ఫోన్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు అయితే అందరి చేత ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జీ ఇలాంటి గేమ్స్ని కూడా మేము కలిసికట్టుగా అందరం ఒకే ఇంటి దగ్గర కూర్చొని స్క్వాడ్ మ్యాచెస్ అపోజిట్ మ్యాచెస్ ఇలాంటివి ఆడుతు వినోదంగా మేము గడుపుతు ఉంటాము

ఏదైనా పండుగలు వచ్చిప్పుడు మా ఇన్ దీపావళి లాంటి పండుగలు వచ్చినప్పుడు ఊరి నుంచి బయట ఊరి నుంచి బంధువులు ఇంటికి వచ్చి వాళ్ళతో కలిసికట్టుగా ఆ పండుగను జరుపుకోవడం లాంటి వినోదాలు కూడా చేసుకుంటాం అప్పుడప్పుడు ఈ సర్కస్ చేసుకునే వాళ్ళు కూడా మన ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఖాళీ మైదానంలో నివసించి మనకి కావా వాళ్ళకి కావాల్సిన పనిముట్లను తెచ్చుకుని ఏ ఏర్పాటు చేసుకొని

అందరు ఒకరికొకరు కలిసికట్టుగా ఉంటాం కాబట్టి మాకు ఈ వినోదాల గురించి బాగా తెలుసు కాబట్టి మేము చాలా బాగా ఆడుకుంటాము మేము చాలా కలిసికట్టుగా ఒక పండుగను జరుపుకుంటాము ఒకరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా దాన్ని సం సంప్రదించి దాన్ని సాల్వ్ చేసుకుంటాం దీని ద్వారా మేము ఎప్పుడు వినోదంగా ఆనందంగా గడుపుతు ఉంటాము మనకి ఈ వినోదాల చాలా ముఖ్యమైనవి వినోదాల దారా ద్వారా మన యొక్క స్ట్రెస్ డిప్రెషన్ ఇలాంటివి పోగొట్టుకోవచ్చు దీనితో మనం రిలాక్స్గా ఉండచ్చు